నమస్కారం ఏ పాలసీలండి రండి కూర్చోండి పాలసీలు పిల్లలకి కూడా ఉంటాయా అండి పాలసీ అంటే ఏంటండీ ఎప్పటికి వరకు కట్టాలండి వడ్డీ నేను భర్త ఇద్దరు పిల్లలు ఎంత వరకు కట్టాలి అంటారండి వడ్డీ ఎంత ఇస్తారు మీరు

ఎలా తీసుకోమంటారండి ఏమండీ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ ఇస్తే మా వారికి కొంచెం చెప్పి

సరే అండి ఈ సారి వచ్చినప్పుడు కనిపించండే ఏం లేదండి వచ్చాక ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తారు